సాంకేతికత వృద్ధి ఈ రోజుల్లో చాలా మెరుగు పడడం నేను గమనించాను ఎందుకంటే మనం ఇంతకుముందు వ్యాపారాలు చేసుకునే విషయంలో కావచ్చు ఏదైనా విషయంలో కావచ్చు మనం ప్రతిదీ కూడా మనం వెళ్ళీ చూడాలి వెళ్ళీ చూ పరిశీలించుకోవాలి అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు టెక్నాలజీ అలా లేదు మనం ఎక్కడ ఉన్న సరే మనం ఇంట్లల్లోనే ఇళ్లలోనే అన్ని బిజినెస్ చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకో బిజినెస్ కావచ్చు వ్యాపారాలు కావచ్చు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు ఇంతకు ముందు వరకు అయితే ఇంటర్నెట్లో మనం కేవలం ఇంగ్లీష్లోనే టైప్ చేసి చూడగలము కానీ ఇప్పుడు అలా కాదు మన తెలుగు భాషలో కూడా మనం టైప్ చేసినప్పుడు అది మనకి మనం చెప్పిన మనం టైప్ చేసినదానికి ఖచ్చితంగా సమాధానం అనేది ఇస్తుంది కాబట్టి తెలుగు వినియోగంలోకి మారిన తర్వాత టెక్నాలజీ అనేది ఇంకా ఇంకా అభివృద్ధి పొందింది చదువురాని వాళ్లతో సహా అందరు దీని గురించి తెలుసుకునే ఈ ఇంటర్నెట్ ద్వారా టెక్నాలజీస్ గురించి తెలుసుకునే అవకాశం మనకి దొరికింది మనం దేని గురించి అన్నా టైప్ చేసినప్పుడు అది ఒక్క ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా రావడం వల్ల ఇంకా ఎక్కువ మనము తెలుసుకోగలుగుతున్నాం సరైన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందుతుంది